హలో ఎవరు చెప్పండి సార్ అవును సార్ అంటే స్పోర్ట్స్ దేనికి సంబంధించి సంక్రాంతికా సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయా సార్ అంటే కొంచెం స్టడీ మీద కాన్సంట్రేట్ అది అది చేస్తే కానీ రెం రెండు విధాలుగా వెళితే ఏం లేదు సార్ కొంచెం స్లో ఉండు స్టడీలా దాని పరంగా నేను ఇంటి దగ్గర ఏం చదవదు సార్ అది మా బాబు పరిస్థితి ఇంటి దగ్గర ఏం చదవడు

ఓకే సార్ నేను కనుక్కొని మళ్ళీ చెప్తాలే సార్ మా బాబు గిట్లా ఒక్కసారి అడుగుతాను మా ఇంట్లో పేరెంట్స్ని వాళ్ళ మదర్కి ఓకే సార్ థ్యాంక్ యూ